పెళ్ళి కూతురికి పెళ్ళిలో వాళ్ళ మధ్య బంధుత్వాన్ని బట్టి బహుమతులు వస్తుంటాయి దూరం బంధువులు అయితే డబ్బులు చదివిస్తుంటారు దగ్గర బంధువులు అయితే బంగారం వెండి లాంటి వస్తువులను ఇస్తుంటారు పెళ్ళికూతురు తల్లి తన వంశపారంపర్యంగా వస్తున్న బంగారం లేదా వెండి వస్తువులను ఇస్తుంది తండ్రి భూమి లేదా డబ్బులు కట్నంగా ఇస్తాడు స్నేహితులు స్నేహితురాళ్ళు అయితే పెళ్ళికూతురు కోసం బ్రైడల్ పవర్ బహుమతిని ఎక్కువగా పరిగణిస్తారు ఆమె గురించి మీకు ఎంత వ్యక్తి వ్యక్తిగతంగా తెలుసు అనేది మీరు ఇచ్చే బహుమతిలో ఆధారపడి ఉంటుంది ఆమె తగినంత సన్నిహిత స్నేహితురాళ్ళు మరియు మీరు ఆమె వ్యక్తిగత అభిరుచిని తెలుసుకుంటే ఆమెకు మరింత వ్యక్తిగతమైన దాన్ని పొందండి మీరు ఆమెను సంతోషకరమైన కోరికలతో వర్షం చేస్తున్నారు ఆమెకు ఇష్టమైన లోషన్ల బుట్ట పెట్టికి ముందు ఆమె ఆనందించగల మసాజ్ చేయించాలి అందమైన వస్త్రం ఆమెకు ఇష్టమైన వైన్ మరియు చీజ్ లాంటివి ఇవ్వాలి ఆమెకి ఇష్టమైన హెయిర్ డ్రెస్సర్ బహుమతిని సర్టిఫికెట్గా ఇవ్వాలి ఎందుకంటే ఆమె తన ముఖ్యాంశాలు మొదలైన వాటిని అప్డేట్ చేసుకుంటుంది వివాహ బహుమతి బహుమతిని వధూవరులు ఇద్దరికి ఇవ్వాలి మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఆలోచించ లేకపోతే మీ స్నేహితుల సలహా తీసుకొని వారి సలహా మేరకు బహుమతిని ఇవ్వాలి అన్నా తమ్ముడు అయితే పెళ్ళికూతురికి తనకి ఇష్టమైనది తెలుసు కాబట్టి వస్తువులను వస్తువులుగా ఇస్తారు